ఇతర గ్రహాలపై బాహ్య జీవం ఉంటుంది అనుకుంటున్నారా అనేదానికి అంటే కొన్ని తరాలుగా మరి ఉంటుందనే అనుకుంటున్నామండి ఎందుకంటే అంటే ఇప్పుడు ఏదైతే మనం భూమి అనేది కూడా ఒక గ్రహమే భూమ్మీద కూడా మరి చాలామంది కూడా అలా బతకడం అనేది చేతరాదు కాబట్టి అలాగే చంద్రమండలం మీద కూడా మరి కొద్ది కాలానికి ఎందుకంటే చంద్రమండలం మీద మొదటి మొక్క నాటింది చైనా దేశం అయినప్పటికీ అయినా అది అదేంటే అది మొలకెత్తిందని కూడా అనేసి అంటారు అంటే కొంచెం కొంచెం అలా ఎదుగుతూ ఉన్న పరిణామ క్రమంలో అక్కడ కూడా మరి మరి ఉండే అవకాశం ఉంటుందని అనుకుంటున్నానండీ మరి ఎంతవరకు అనేది చెప్పలేము కాని ఒకవేళ అంటే ఉండఅచ్చు ఉండకపోవచ్చు మేమైతే దాని గురించి నేర్చుకున్న కొన్ని ఆకర్షణీయ సిద్ధాంతాలంటే అంటే ప్రతి రోజు ప్రత్యేకంగా ఏమీ నేర్చుకోలేదు కానీ వ్యవసాయ కుటుంబాలు కాబట్టి మాయి నేను నేర్చుకున్నఏంటంటే మరి పేపర్లో చదువుతుమనో లేదంటే ఇంకో చోట చదువుతుమనో లేతే పుస్తకాల్లో చదువుతుమనో చూసి మరి ఇవన్నీ కూడా ఇతర గ్రహాల మీద కూడా మరి డెఫినెట్గా మరి మ మ మరి ఇతర మరి బాహ్య జీవం ఉంటుందని అనుకుంటున్నామనంటే ఇప్పుడు బేసిక్గా మా అక్కడ ఇక్కడ తెలిసిన దాన్ని ప్రకారం ఏలియన్స్ అనేవారు ఉంటారు ఇతర గ్రహాల్లో అనేసి అంటారు మరి అది ఎంతవరకు అనేది మాకు కూడా దాని గురించి పూర్తి అవగాహన అనేది లేదు ఏదైనప్పటికీ కూడా అంటే మాకున్న మిడిమిడి జ్ఞానంతో ఏంటంటే తప్పనిసరిగా మరి అక్కడ జీవం ఉండే అవకాశాలు ఉంటాయని మేమైతే మరి గట్టిగా నమ్ముతున్నాం అదండి